హలో నమస్తే అండి విజ్ఞాన్ అంటే మీరా అండి మీ ఆంధ్రప్రదేశ్ పర్యాటన గైడును అండీ తప్పకుండా అండి ఈ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మనం తిరుపతి విశాఖపట్నం రాజమండ్రి అరకు వ్యాలీ చూద్దాము అండి సరే అండి ముందుగా తిరుపతి గురించి తెలుసుకుందాము తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసి ఉన్నారు ఏడు కొండల పైన వెలసి ఉన్నారు పద్మావతి అలివేలు మంగా దేవితో కూడి భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్నారు ప్రతీ సంవత్సరం లక్షలాది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటున్నారు తప్పకుండా అండి తరువాత విజయవాడలోని కనకదుర్గాదేవి గుడిని దర్శించుకుందాము అండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతీవారు దుర్గమ్మ దర్శనం తప్పకుండా చేసుకుంటారు ఈ గుడి కృష్ణానది ఒడ్డున వెలిసింది గుడి ప్రక్కన ప్రకాశం బ్యారేజ్ కూడా చూడవచ్చు తరువాత రాజమండ్రి గోదావరి సరస్వతీదేవి గుడి ఇస్కాన్ గుడి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ధవళేశ్వరం బ్యారేజీ పాపి కొండలు చూద్దాము అండి తరువాత విశాఖపట్నంలోని రామకృష్ణ బ్రిడ్జ్ ఎంతో అందంగా ఉంటుంది దాన్ని చూసి అరకు వ్యాలీకి బయలుదేరదాము అరకు వ్యాలీ ఏంతో పచ్చదనాన్ని సంతరించుకొని జలపాతాలతో ఎంతో అందంగా అద్బుతంగా ఉంటుంది దీనితో మన పర్యటన ముగుస్తుంది సరే అండి ఇక బయలుదేరుదాము మీ బాధ్యత నాది క్షేమంగా తీసుకువెళ్ళి తీసుకువస్తాము